నమస్కారమండీ రేట్లు ఎలాగున్నాయండి కిలో పంచదార అంత ఎక్కువ రేటు పెరిగిపోయింది ఏంటండీ అంటే ఇక్కడకి మేము ఎప్పుడు డైలీ కస్టమర్స్ ఏ కదండీ కొంచెం చూసుకోండి సరుకులు ఎక్కువ ఉన్నాయి మరి నాకు అదేనండి చూసుకోండి ఎందుకంటే ఇక్కడికే వస్తు ఇక్కడికే వస్తూ ఉంటాం కదండి తీసుకోడానికి సరేనండి అవును ఇక్కడ మీకు మొత్తం బాగుంటుంది సరుకు బాగుంటుంది కదా అని ఇక్కడ తీసుకుంటాను నేను కిలో పంచదార రెండు కేజీల మినప్పప్పు ఆయిల్ ప్యాకెట్సు మూడు టీ పొడి ప్యాకెట్ సన్ఫ్లవర్ ఏ సన్ఫ్లవరు తీసుకునేవి అవే కదా టీ పొడి త్రీ రోజెస్ ఇవ్వండి పెద్దది ఉందా మీ దగ్గర చిన్నది ఉం వంద గ్రాములు ఇవ్వండి ఇడ్లీ రవ్వ ఇవ్వండి ఇడ్లీ రవ్వ ప్యాకెట్స్ ఉంటాయి కదా కిలో ప్యాకెట్స్ అవొక రెండు ఇవ్వండి చింతపండు ఉందండి చింతపండు కూడా టూ కేజిస్ అట్లాగా ప్యాక్ చేయండి పచ్చెన్నపప్పు అదొకటి గు వేరిసెనగుళ్ళు కూడా ఉంటాయి కదా రెండు కూడా అదో కిలో ఇదో కిలో పార్సల్ అండి ఇంకా సాల్ట్ ప్యాకెట్స్ ఒకటి కావాలి సాల్ట్ ప్యాకెట్స్ రెండు కావాలి గ్లూకోస్ ఉన్నాయి కదా మీ దగ్గర గ్లూకోజు అదొక డబ్బాల కింద అమ్ముతున్నారు కదా ప్యాకింగ్ అట్లా కాకుండా ప్లాస్టిక్ బాటిల్ లో అలా అవి గ్లూకోజు ఒకటి ఇంకా అవి దా ఉన్నాయి కదా దగ్గర యాలక్కాయలు లవంగాలు ఇవి కూడా నాకు పలావు సరుకులు లిస్టు ఉంటుది కదా మీ దగ్గర అన్ని కలిపి అమ్ముతారు కదా అవొక టూ ప్యాకెట్స్ జీడిపప్పు కిస్మిస్సు కావాలి అవి కూడా ప్యాకెట్ ప్యాకెట్స్ లాగా ఉంటాయి కదా వన్ కేజీ అట్లా ఉన్నాయా అయితే నాకు టూ కేజీస్ అట్లా కావాలి జీడిపప్పు టూ కేజీస్ కావాలి కిస్మిస్ వచ్చేసి కేజీ చాలు ఇంకా ఈవెంట్స్ ఉన్నాయండి పాపకి కొంచెం బర్త్ డే వస్తుంది సో ఇంటికి మా వారి చుట్టాలు వస్తారు అందుకే ఇప్పుడు ఇంత తీసుకున్నాను హెయిర్ ఆయిల్ అంటే వేదిక్సు వేదిక్సు అంటే కాకుండా ఇవి ఉంటాయి కదా పేరాషూటు పేరాషుట్ ఒకటి అండ్ నవరత్నం ఆయిల్స్ కూడా కావాలి నవరత్నం ఆయిల్ ఒకటి బ్రషు టంగ్ క్లీనర్సు ఇవి కూడా సెట్స్ టైపు అమ్ముతారు కదా మీ దగ్గర ఉంటాయి కదా బ్రష్ అండ్ టంగ్ క్లీనర్సు అవి రెండు కూడా పంపించండి అవి రెండు కూడా కావాలి పేస్టు ఒకటి కోల్గేటు అదొక కోల్గేటు ఒకటి డాబర్ రెడ్ పేస్ట్ ఒకటి షాంపూస్ మీరాను హెడ్ అండ్ హెడ్ అండ్ షోల్డర్ ఉంటుంది కదా డబ్బా అవి ఒకటి కొన్ని బిల్లు చెప్పండి అయితే నాకు చూసుకుని వెయ్యండి సరే మీ ఇష్టం నాకు ఇప్పుడు మీరు బిల్లు చెప్పేస్తే ఫోన్పే చేస్తాను లేదు అంటే నేను క్యాష్ బై క్యాష్ ఇచ్చేస్తాను డెలివరీ బాయ్ కి సరే అయితే ఐదు వేల ఐదువందల అరవై రుపాయిలు మీకు ఇప్పుడు ఫోన్పే కొట్టేయమంటార లేక అంతా చేశాను నేను అరవై రూపాయిలు డిస్కౌంట్ ఇచ్చారా మీరు నాకు ఫస్ట్ స్టార్టింగ్ చెప్పేశారు టెన్ పర్సెంట్ ఏముందండి బాబు ఇంత చేశాను కదా నేను అలాగే అంటారు నేను డైలీ కస్టమర్ ని అని తెలిసి కూడా పెంచేస్తున్నారు సరే అతనికి ఇచ్చేస్తాను